నా పేరు సంస్కృతి నాకు అన్నింటి రంగాలలో కంటే చదువు అంటే చాలా ఇష్టం నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి చదువుని ఎంతో ఇష్టంగా చదువుకునేదాన్ని ప్రతీ ఉపాధ్యాయురాలిని ప్రేమించేదాన్ని ఉపాధ్యాయులంటే చాలా గౌరవం ఉండేది నాకు స్నేహితులు ఎంత ముఖ్యమో ఉపాధ్యాయులను కూడా అంతే బాగా గౌరవించేదాన్ని ఉపాధ్యాయులు చెప్పిన ప్రతీదాన్ని ఆ మాట వినేదాన్ని ఆ మాటకు గౌరవించేదాన్ని ఆ నడవ నడవడికలో నడుచుకునే దాన్ని

ప్రతీ సబ్జెక్టులో ఒక వింత ప్రతీ సబ్జెక్టులో ఒక కొత్తది ఏదైనా నేర్చుకోవాలని ఆనందం ప్రతీ సబ్జెక్టులో ఏదో ఆ రోజు తరగతి రాకపోతే నేను ఏదో వినలేదు నాకు ఈ రోజు ఏదో అయ్యిందనే బాధ ఇలా ఉండేది చదువుతుంటే క్రొత్త విషయం తెలుసుకుంటూ ఉంటే ఆనందంలో వేరే ఆనందమే వేరేగా ఉంటుంది చదువుని అందరూ చదువుని బోరింగ్గా ఫీల్ అవుతారు కానీ ఆ చదువుకుని ఇష్టంగా చదివితే దాంట్లో ఉన్న మహత్యం ఎవరికీ తెలియదు చదువుని ఎంత ప్రేమిస్తామో దాన్ని ఎంత తెలుసుకుంటామో మనకు అంత భవిష్యత్తు ఉంటుంది చదువుకోవడం అంటే అది అతి కష్టమైన పని కాదు దాన్ని ఇష్టపడి చదివితే ఎవరైనా కాకపోతే చదువుకి చాలా సమయం కేటాయించాలి ఆ సమయాన్ని ఇష్టంతో కేటాయిస్తే మనకి ఎంతో ఆనందం వస్తుంది మనము ఎంజాయ్మెంట్లని ఇలా వీటికి ఎంత సమయం ఇష్టంగా కేటాయిస్తామో అదే అంతే పవిత్రమైన స సమయాన్ని కూడా చదువుకు ఇస్తే మనం చదువులో చదువుని ఎంతో బాగా ఇష్టంగా చదువుతాము చదువు మనకి బడులలో ఏడు సబ్జెక్టులున్నా కూడా అందరికి ఒక్కొక్కటి ఇష్టం ఉంటుంది కానీ నాకు నాలుగైదు రకాల అన్ని సబ్జెక్టులు నచ్చుతాయి గణితంలో ఏదో ఒకటి గణితం అంటే ఈరోజు గణితంలో ఏదో ఒకటి నేర్చుకోవాలి గణితంలో నేనే ముందు ఉండాలి గణితంలో నేనే ఫస్ట్ దానికి జవాబు చెప్పాలి అనే ఆతురత ఎక్కువ ఉంటుంది సామాన్య శాస్త్రంకి వస్తే అది ఏదో సమాజంలో ఏం జరుగుతుంది ప్రపంచంలో ఏం జరుగుతుంది అసలు ఈ వస్తువు ఇలా ఎందుకు ఉంది ఆ వస్తువు ఇలా ఎందుకు ఉంది ఇలా ప్రతీది అసలు ఈ వస్తువుని ఇలానే ఎందుకు తయారు చేసారు ఇట్లా ఎన్నో ప్రశ్నలకి అక్కడ సమాధానాలు దొరుకుతాయి అవి మనకి తెలియని వయసులో మనం నేర్చుకుంటుంటే ఆనందమే వేరే ఉంటుంది భౌతిక శాస్త్రమైతే అదొక తెలియని ఒక వింత రకమైన శాస్త్రం ఆ శాస్త్రంలో మునిగి తేలాలి అంటే చాలా మనకి దానిపైన ఆతురత ప్రేమ ఎక్కువ ఉండాలి దాని గురించి తెలుసుకోవాలి అంటే కూడా చాలా ఇష్టం ఉండాలి దానిపైన ఆ రంగం అంటే అదొక రోజు ఏదో కొత్తది కనిపెడతామని నేను ఏదో ఒక క్రొత్త చేయాలని ఆతురత ఉన్న వాళ్ళు ఆ రంగంలో చాలా బాగుంటారు సాంఘిక శాస్త్రం సాంఘిక శాస్త్రం అంటే మన దేశం ప్రపంచం నేల భూమి ఇలా ఎన్నో రకాల గురించి ఉంటాయి అవన్నింటినీ గురించి తెలుసుకోవాలి అసలు ఈ నేల ఎలా వచ్చింది భూమి ఎలా వచ్చింది అసలు ఈ భూమి మీద ఎవరున్నారు ఎలా ఉన్నారు ప్రపంచం అంతా ఒకటేనా కాదా

భూమి మీద ప్రజల శాతం ఎంత ఉంది ఏ దేశంలో ఎంత మంది ప్రజలు ఉన్నారు ఏ దేశం ఎక్కువ అభివృద్ధి చెందుతుంది అభివృద్ధి చెందడం లేదు ఏ దేశంలో అన్ని సదుపాయాలు ఉన్నాయి ఏ దేశంలో ఏ సదుపాయాలు లేవు ఏ దేశంలో ప్రధాన మంత్రులు అందరూ మంచిగా ఉన్నారు ఏ దేశంలో లేరు రోజు జరిగే సంఘటనలు ఏంటి అసలు రో దేశం ఎందుకు డెవలప్ అవ్వాలి ఎందుకు డెవలప్ అవ్వొద్దు ఎలాంటి దేశాలు డెవలప్ అవుతాయి ఇట్లా ఎన్నో ప్రశ్నలకి సమాధానాలు సాంఘిక శాస్త్రం తెలుస్తుంది సాంఘిక శాస్త్రం అంటే అందరికీ నిద్ర వచ్చే సబ్జెక్టు అంటూ ఉంటారు కానీ దాంట్లో తెలుసుకుంటే ఆ ఆనందమే వేరే ఉంటుంది మనకి ఇలా వీటితో పాటు చిన్నగా ఉన్నపుడు ఈ ఆరు ఏడు సబ్జెక్టులతో చదివేస్తూ ఉంటాము కానీ పెద్దగ అయ్యే కొద్దికి ఆ చదువు ఆ సబ్జెక్టులను మరీ మరి ఇక కొంచెం ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి ఇంకా స్పెసిఫిక్గా తీసుకుంటాము మనం ఇంటర్లో కొంచెం స్పెసిఫిక్గా తీసుకుంటాము డిగ్రీ ఇలా పెద్ద పెద్ద చదువులు చదివి ఒకటే అధ్యాయం పైన బాగా పరిశోధన చేసి